తొంభై ఆరు రెండు వందల యాభై ఎనిమిది నాలుగు లక్షల రెండు వేల మూడు వందల డెభై ఐదు ఏడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది